సాధారణంగా మొక్కలను పెంచడానికి నల్ల మట్టి వాడతారు నల్లమట్టి ఎందుకంటే నల్ల మట్టి సారవంతంగా ఉంటుంది అందులోనూ చాలా పోషకాలు ఉంటాయి అవి మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడతాయి మొక్కలు బలంగా పెరగడానికి సహాయపడుతుంది సాధారణమైన ఎరువులు వాడుతాము ఆవు పేడ గేదె పేడ వేస్తాము అది మొక్కలు మంచిగా దృఢంగా పెరగటానికి సహాయపడుతుంది